నమస్తే మేడం రండి ఏంకావాలి మ్యామ్ ఉన్నాయి మేడం అవునా మేడం ఉన్నాయి మేడం అంటే ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ ఉన్నాయి మామూలుగా కూడా ఉన్నాయి కదా అవునా మేడం అవును అన్ని అన్ని బుక్స్ ఉంటాయి మేడం మా దగ్గర ఏ ఫోర్ షీట్స్ ఉన్నాయి అడిషనల్ కూడా ఉన్నాయి మేడం జస్ట్ ప్రాక్ ఉదాహరణ కింద రాసుకోవడం కోసం వాటికి కలర్ పెన్సిల్స్ అలాంటివి కావాలా మేడం అది కలర్ పెన్సిల్ పెన్సిల్ టైప్ కావాలా లేక స్కెచ్ టైప్ కావాలా ఉంటాయి కదా సరే మేడం అది కంపెనీ డోమ్స్లో కావాలా లేకపోతే క్యామ్లిన్ సరే మేడం ఎప్పడికి కావాలి మేడం అవి అంటే ఉన్నాయి ఇప్పుడు ఇచ్చెయ్యమంటే ఇచ్చేస్తాము లేకపోతే కొత్త స్టాక్ వచ్చిన తరువాతనైనా ఇస్తాము మేము పుస్తకాలు మేడం పుస్తకాలు ఇప్పుడు తీసేసుకుంటారా మేడం ఇంకా ఏం బుక్స్ పుస్తకాలు కావాలి మేడం మీకు అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి మేడం ఇక్కడ

ఉన్నాయి మేడం సరే మేడం అయితే చాలా ధన్యవాదాలు సరే మేడం చాలా ధన్యవాదాలు మేడం మీరు మా షాప్కి వచ్చినందుకు